తెలంగాణలో విద్య పరిస్థితిని ఎలా వర్ణిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుత విద్య పోకడలు ఏమిటి ఇంట్ కంప్యూటర్ రీడ్ అండ్ లెర్నింగ్ దీక్ష డిజిటల్ ఇంటర్ క్లాస్రూమ్ తెలంగాణలో విద్యా పరిస్థితిని ఎలా వర్ణిస్తున్నారు అంటే ప్రస్తుతం తెలంగాణాలో విద్యా పరిస్థితులు చాలా ఉన్నాయి ఎందుకంటే చాలా గవర్నమెంట్ కోర్సులు ఉన్నాయి లైక్ ఎయిమ్స్ జేఈఈ మెయిన్ ఏది రాయాలి అనుకున్న బీదవాళ్ళు గవర్నమెంట్ కాలేజెస్లో కోచింగ్ తీసుకుని చాలా పైకి వస్తున్నారు ప్రభుత్వం చాలా ఉపయోగపడుతుంది పేదవాళ్ళకి గురుకుల్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇలా చాలా ఓపెన్ చేశారు ప్రస్తుతం బాగా వర్తిస్తున్నారు ఇంకా చాలా మందికి ఈ రిజర్వేషన్స్ ఉంటున్నాయి ఆ రిజర్వేషన్లలో కొంచెం తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వేరే క్యాస్ట్ అయిన సరే అందరితో అందరు రిచ్ కిడ్స్ అనుకోరు కదా వాళ్ళతో వాళ్ళు ఏ క్యాస్ట్ అయిన సరే వాళ్ళలో కూడా కొందరు పేదవాళ్ళు ఉంటారు కదా అందుకే రిజర్వేషన్లో కొంచెం తగ్గిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే బాగా వర్ణిస్తున్నారు కానీ కంప్యూటర్స్ లెర్నింగ్స్ కూడా ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి లైక్ డిజిటల్ క్లాస్రూమ్స్ కూడా గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకు చాలా లింక్స్ అండ్ బయాస్ లింక్స్ ఉంటాయి గూగుల్లో సర్చ్ చేసుకోవచ్చు మనము ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు చాలామంది ఆన్ ఆన్లైన్ కోర్సెస్తో చాలా నేర్చుకుంటున్నారు గవర్నమెంటు ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా వర్ణిస్తున్నారు తెలంగాణలో